తూర్పూ గోదావరి జిల్లాలో ప్రధాన ఉద్యోగ అవకాశాలు జీవన ఉపాధి వనరలు వ్యవసాయం పరిశ్రమలు సేవలు మరియు స్వయం ఉపాధి ఏమిటంటే వ్యవసాయం తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆర్ధిక కార్యకలాపం జిల్లాలోని భూ భాగంలో ఎక్కువ భాగం పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది జిల్లాలో ప్రధానంగా పండించే పంటలు వరి మిరప జొన్నమొక్క జొన్న టమాటలు మరియు పత్తి వ్యవసాయంలో పాల్గోనే ప్రజలలో ఎక్కువ మంది చిన్న రైతులు పరిశ్రమలు తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు కూడా కొంత మేరకు అభ్భివృధి చెందినవి జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు పారిశ్రమికంగా ఉత్పతి చెయ్యబడిన పదార్ధాల ఉత్పతి ఆహార ప్రాసెసింగ్ మరియు నిర్మాణ పనులు సేవలు తూర్పు గోదావరి జిల్లాలో సేవలరంగం కూడా అభివృద్ధి చెందుతుంది జిల్లాలోని ప్రధాన సేవలు రంగాలు రియల్ ఎస్టేట్ విద్య వైద్య సంరక్షణ మరియు టూరిజం స్వయం ఉపాధి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది ప్రజలు స్వయం ఉపాధిని కూడా ఆశ్రయిస్తారు వారు చిన్న వ్యాపారాలు వ్యవసాయ పనులు మరియు ఇతర రకాల పనులను చేస్తారు తూర్పు గోదావరి జిల్లాలోని ప్రజలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యాగాలను ఇష్టపడుతారు ప్రభుత్వ ఉద్యోగాలు సురక్షితమైనవి మరియు మంచి జీతం ఇస్తాయి అయితే ప్రైవేటు ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్ ఉంది ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ప్రజలకు మరింత ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి మా జిల్లాలో నిరుద్యోగం ప్రభలంగా ఉండడం గమనించాను తూర్పు గోదావరి జిల్లాలో నిరుద్యోగం సమస్యగా ఉంది అయితే జిల్లాలోని నిరుద్యోగ రేటు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గింది ఈ తగ్గుదలకు విద్య వైద్య సంరక్షణ మరియు ఇతర రంగాలలోని అభివృద్ధి దోహద పడుతుంది